నమస్కారమండి స్విగ్గి రెస్టారెంట్ వాళ్ళా మేము మీ రెస్టారెంట్కు మా మొబైల్ యాప్ ద్వారా

ఆర్డరుని పెట్టుకున్నాము అది మేము పెట్టి సుమారు రెండున్నర గంటలవుతుంది కానీ ఇప్పటివరకు కూడా మాకు ఆర్డర్ అనేది మా ఇంటికి రాలేదు అసలు మేము బుక్ చేసుకునేటప్పుడు ఆ ఆర్డర్ మీకు విత్ ఇన్ హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది అని ఉంది కానీ ఆ ఆర్డర్ ఇప్పటివరకు రాలేదు నేను ఇంత ఆలస్యానికి గల కారణం తెలుసుకోవచ్చా నేను ట్రాక్ చేస్తుంటే ఇంకా వస్తుంది అని ఉంది మేము ఇప్పుడు తినడానికి అనే కదా ఆర్డర్ చేసుకునేది మీరు ఇంత లేట్ చేస్తే ఎలాగా మీరు ఆలస్యం ఎందుకు అయిందో నాకు త్వరగా చెప్పండి ఇంకోకసారి కనుక ఇలాగా ఆలస్యం చేసే లెక్క అయితే నేను అస్సలు మీ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోను ఇంకా వేరే రెస్టారెంట్ నుంచి పెట్టుకుంటాను మీరు ఇలాంటిది మరొక సారి రీపీట్ చేయకండి అలాగే నాకు అసలు ముందు ఇంత ఆలస్యానికి గల కారణం ఏంటో కూడా చెప్పండి